చెప్ చెప్పమ్మా నమస్కారం ఎవరమ్మా ఓకే ఓకే థర్డ్ ఇయరు ఏ బ్రాంచు ఐటీ ఓకే ఓకే ఏమేమి ఉన్నాయి అందులో

ఓకే ఓకే క్లాస్ రూమ్ంలో సిసీ కెమెరాలు అయితే ఉన్నాయి చూద్దాం ఎక్కడ పడ్డాయో పర్టిక్యులర్ అయితే మన స్టూడెంట్స్ అయితే ఉంటారు కదా వాళ్ళని కూడా అడుగుదాం ఒకసారి ఎక్కడో ఎక్కడ పడ్డాయి కూడా మనకి కూడా తెలియదు కాబట్టి చుద్దాం మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఒకసారి ట్రై చేయండి నేను కూడా మన కాలేజ్ తరపున నేను ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాను ఎక్కడ పోయిందనేది మన స్టూడెంట్స్ ద్వారా ఎక్కడైనా ఉంటే చుద్దాము మీరైతే రేపటి రో రేపు కాలేజీకిి రండి చుద్దాం ఓకే థ్యాంక్ యు ధన్యవాదాలు